పల్లెటూరిలో వారి సంఘాలలలో పిల్లలు వారి సంఘాలలో ఆటలు ఆడడం ద్వారా చాలా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు అవి ఎలాంటివి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు పల్లెటూళ్ళలో చాలా మంది మన ఇలాంటి క్రికెట్ పోటీలు కానీ కబడ్డీ పోటీలు కానీ వాలీబాల్ ఎక్కువ ఆడడం మనం చూస్తాం ఇప్పుడు మనం చూస్తే కనుక క్రికెట్ ఆడడం వల్ల పిల్లలు చాలా వారికి తగిన వారికి ఉన్నవి లేనివి అన్నీ నేర్చుకోగలుగుతారు ఇప్పుడు సాధారణంగా మనం తీసుకుంటే కొంతమంది పిల్లలకు బౌలింగ్ వేయడం క్రికెట్లో రాకపోవచ్చు ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీతో లేకపోతే సంఘాలతో ఆడినప్పుడు పిల్లలు కొత్తగా బౌలింగ్ వేయడం నేర్చుకుంటారు పెద్దవారి దగ్గర నుండి ఎలా వెయ్యాలి ఎలా వేస్తే మనం తక్కువ పరుగులు ఇవ్వగలం లేకపోతే ఎవ్వ ఎలా వేస్తే మనం అవతలి బ్యాట్స్మెన్ను కొట్టనీయకుండా ఆపగలం ఎలా వేస్తే మనం వికెట్లు తీయ్యగలం అనేటి వంటివి నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఉదాహరణకు వాలీబాల్ తీసుకుంటే అది ఆడడం వల్ల పిల్లలు చాలా మెరుగ్గాను అవుతారు మరియు చాలా శారీరకంగా బలంగాను మరియు మానసికంగా దృఢంగాను అవుతారు ఇప్పుడు మనం వాలీబాల్లో చూసుకుంటే కనుక ఎలా సార్లు వెయ్యాలి వాళ్ళు కొట్టిందాన్ని ఎలా ఆపాలి మనం పుషింగ్ గానీ ఇన్షార్ట్ ఎలా కొట్టాలి అనడం చాలా అలాంటివి చాలా నేర్చుకుంటారు కబడ్డీలో కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు కబడ్డీ ఆడడం లాంటివి చూసినప్పుడు వాళ్ళు ఎలా అవతలి అవతలి వాన్ని ఔట్ చేయడం లేకపోతే వచ్చిన ప్రత్యర్థిని ఎలా అడ్డుకోవడం ఎలా ఔట్ చేయడం అంటివి చురుగ్గా నేర్చుకుంటారు పల్లెటూరులోని పిల్లలు చాలా ఎక్కువగా ఆటలకు మక్కువ చూపుతారు వారికి దొరికిన సమయంలో ఎక్కువ ఆటలను ఆడాలని చూసుకుంటారు మనం సాధారణంగా పట్నంలో వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఎక్కువ మన ఫోన్లకు గాను సెల్లులకు గాను అతుక్కుపోయి ఉంటారు దానికి గల కారణాలు చాలా ఉండవచ్చు వారికి సరైన మైదానం ఉండకపోవడం లాంటివి మొదటి కారణం కావచ్చు కాకపోతే మనం పల్లెటూర్లో చూసుకుంటే ఆడడానికి చాలా విశాలమైన మైదానం దొరుకుతుంది కాబట్టి పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళ వారు కము సంఘాలలో ఆటలు ఆడడం జరుగుతుంది ఇలా సంఘాలలో ఆటలు ఆడడం ద్వారా చాలా నైపుణ్యాన్ని మెరు మెరుగుపరుచుకోవచ్చు నేను ముందుగా చెప్పినటువంటి అలాంటివే కాకుండా ఇక చాలా ఇప్పుడు అన్ని సంఘాలలో వారిలో ఆటలు ఆడడం వల్ల వాళ్ళు కొత్త ఆటను కూడా నేర్చుకోవడం అనే అంశం ఒకటి కొత్తగా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా తీసుకుంటే మనం పిల్లలకు మనం ఖోఖో ఖోఖో అనే ఆట తెలియకపోవడం సాధారణంగా జరుగుతుంది కావున వారు సంఘాల్లో ఆడడంగా ఇప్పుడు ఖోఖో అనే ఆటను చూడ్డం లాంటివి చేసినప్పుడు వాళ్ళకు ఆసక్తికరమైన నైపుణ్యం పెరుగుతుంది ఇది నేను నేర్చుకోవాలి ఇది నాకు రాదే అన్న ఆలోచన వల్ల వారు కొత్త ఆటను నేర్చుకుంటారు అందులో ఎలా ఆడాలి ఎలా ఆడితే ఇతరులకు మనము దొరకము ఎలా ఆడి ప్రత్యర్థులను ఔట్ చేయగలుగుతాం అనే ఇలాంటి అంశాలపైన వారు చర్చించి పెద్దవారితో కొత్త నైపుణ్యం నేర్చుకుంటారు ఇక మనం వేర వేరే ఆటలను చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక ఏదైనా ఫుట్బాల్ లాంటిది ఏదైనా ఏదైనా ఆట పల్లెటూల్లో ఆడడం వాడ చాలా చాలా అద్భుతం లాంటి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు కావున పిల్లలు ఆడడం పల్లెటూళ్ళలో నేను ఆనందంగా అనుకుంటాను పిల్లలు ఆడాలని కోరుకుంటాను కావున సంఘాలలో ఆడడం ద్వారా పిల్లలు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారు